నమ్ మీకు ఎవరు కావాలండి ఆ లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పోలసీని తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరించండి అ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మా ఆవిడ ఇంకా మా ఇద్దరు పిల్లలు ఉంటారండి ఎందుకండీ నేను మా ఆవిడ ఇంకా మా ఇద్దరు పిల్లలండీ ఎందుకండీ అలాగా అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పోలసీలు ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలండి మనం పూర్తిగా మనం పూర్తిగా ఇరవై సంవత్సరాలు డబ్బులు కట్టాలంటే కట్టాలాండి పోలసీ పూర్తయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి వడ్డీ ఎంత పడుతుందో చెప్తారా సరేనండి నేను మా నేను మా ఆవిడని అది ఒకసారి ఇంట్లో అది అడిగి కనుక్కుని చెప్తానండి మీ నెంబరు ఇచ్చి వెళ్ళండి ఆ సరేనండి అదేలేండి ఇంట్లో ఆ ఆ సరే అయితే ఈ నెంబర్కి ఫోన్ చేస్తానండి